రెండులక్షల ఇరవై రెండు వేల రెండువందల ఇరవై రెండు మూడులక్షల ముప్పై మూడువేల మూడువందల ముప్పై మూడు ఐదులక్షల యాభై ఐదువేల ఐదువందల యాభై ఐదు ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిదివేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిదివందల తొంభై తొమ్మిది